పెయింటింగ్ యొక్క పద్ధతులు అవి ఏంటంటే ఇంటికి పెయింట్ వేసుకుంటాము పెయింట్లో రంగుల్ని వేరు చేసి ఆయా రంగులకి ఆయా బ్రష్లు ఉపయోగిస్తుంటాము ఇంకా అదే విధంగా ముగ్గులు కానీ మాములుగా డ్రాయింగులలో కానీ ఒక ఫ్లవర్ వేయాలన్న ఆ ఫ్లవరుకు తగ్గ కలరు వేరు చే సెలెక్ట్ చేసుకోవడము ఇంకా బ్రషులు బ్రష్ ఉంటే మనము నీటుగా చేయగలగతాము ఇంకా వివిధ రకాలు పద్ధతులు అంటే మాములుగా ఒక మనిషి బొమ్మ వేయాలంటే కళ్ళకు ఒక పే కలరు హెయిర్స్కి తా తలవెంట్రుకులకు ఒక కలరు డ్రస్కు ఒక కలరు ఈ పెదాలకు ఒక కలరు ఆ విధంగా రకరకాల బ్రషులతో మనము పెయింటింగ్ని చాలా చక్కగా చూపించగలుగుతాము ఇంకా కొన్ని పెయింట్లు అయితే చేతులతో బ్రష్ ఉపయోగించకుండా చేతులతో చాలా అందంగా చూపించగలుగుతున్నారు ఇంకా ఈ విధంగా రకరకాల వేరు చేయాలంటే ఇప్పుడు ఒక పాట పాడాలంటే నోటితో పని ఉంటుంది మామూలుగా డాన్స్ చేయాలంటే ఒళ్ళంతా కదిలించాల్సి వస్తుంది కానీ ఆవిధంగా కాకుండా మనం పెయింటింగ్ వేయాలంటే ఒక చేయి కంటి చూపు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ విధంగా పెయింట్ని కూడా మనము రకరకాలుగా వేసి ఉపయోగించుకుని ఆనందాన్ని పొందవచ్చు వేరు చేయగలుగుతాం